తూర్పుగోదావరి జిల్లాలో వృద్ధులకు ఎదురయ్యే ప్రధాన సమస్యలు ఆరోగ్య సంరక్షణ వృద్ధాప్యంతో పాటు వచ్చే ఆనారోగ్య సమస్యలు ముఖ్యంగా వృద్ధిరోగం మధుమేహం క్యాన్సర్ వంటివి వృద్ధులకు అందుబాటులో ఉండే వైద్య సదుపాయాల కొరత వృద్ధులకు ఆరోగ్య సంరక్షణ కోసం చెల్లించే సామర్థ్యం లేకపోవడం సామాజిక మద్దతు కూడా ఉండక పోవడం కుటుంబ సభ్యుల నుండి సామాజిక మద్దతు లేకపోవడం వృద్ధాప్యంతో బాధపడే కుటుంబం నుండి విడదీయడం వృద్ధులకు సమాజంలో ఒంటరితనం అనుభూతి ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక స్వతంత్రత కోల్పోవడం భౌతికంగా మానసికంగా బలహీనపడటం వృద్ధులకు సమాజంలో విలువ లేదని భావించడం ప్రభు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు సమాజం వృద్ధుల ఆరోగ్య సంరక్షణ సామాజిక మద్దతు కోసం కృషి చేస్తున్నాయి వృద్ధులకు ఉద్యోగ అవకాశాలు ఆర్థికసహాయం సామాజిక సేవలను అందించే సంస్థలు కొన్ని ఉన్నాయి వృద్ధులకు సామాజిక మద్దతు ఆత్మ గౌరవాన్ని పెంచడానికి కొన్ని ప్రభుత్వ పథకాలు కొత్తగా పెట్టారు తూర్పుగోదావరి జిల్లాలో వృద్ధులకు సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రవేట్ సంస్థలు కూడా కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి